హలో అన్నా గుర్తుపట్టావా ఆ రోజు లాస్ట్ టైం చర్చి కాంపౌండ్ కాడ కలిసాము ఆ కార్ ఆ అవునన్నా ఏం లేదన్నా లాస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళం కదా ఈసారి మేము నలుగురం కుర్రోళం వెళ్దామనుకుంటున్నాము ఆ ఎక్కడికంటే అన్నా మనం వైజాగ్ దాక వెళ్ళి రావాలన్నా అదే వైజాగ్ బాగా బాగుండిందంట ఎప్పుడెల్లలేదు కుర్రోళ్ళమందరం నలుగురం వెళ్దాం అనుకుంటున్నాం ఆ అవునన్నా ఆ ఏం లేదన్నా పోయినసారిలా కాకుండా ఫ్యామిలీ అ అంత బడ్జెట్ అయితే లేదు ఆ అదేనా లాస్ట్ టైంలా కాకుండా ఇప్పుడు చూసి తీసుకుంటామని అదేం లేదన్నా మనం వెళ్ళి సరదాగా తిరిగొద్దామని చెప్పి నరుగురు కుర్రాళ్ళు వెల్దామనుకున్నాం అన్నా ఆ

అంటే మన కుర్రోళ్ళు ఏమన్నా అంత బడ్జెట్ లేదంటున్నారు ఫ్యామిలీ అంటే వాళ్ళు రెండు మూడైనా విసిరేస్తారు కానీ మన కుర్రోళ్ళు బ్యాచలర్ కదా ఎవరు ఇస్తారన్నా క్యాష్ అదే అదేలేమ్మా ఆ చెప్పమ్మా అదేంలేదన్నా మళ్ళీ మనక్కూడా చూసి చెప్పన్నా అదే అదేలే కొంచెం ఈ సారిలా కావాలిగ చూసి తీసుకోన్నా కొంచెం ఆ ఎంతన్నా ఎనిమిదా ఎనిమిదంటే మా నా ఎనిమిదంటే ఒక ఏ ఏడు అట్టా ఇస్తామంటున్నారు అన్నా మరి నువ్వేమంటావ్ చెప్పు సరే ఆ సరే ఏడున్నర ఇయమంటున్నాను మావ సరే ఏడునరకి అంత ఫిక్స్ చేయి అన్నా

ఎప్పుడు బయిలుదేరదామన్నా ఈవినింగ్ ఈవినింగ్ బయిలుదేరదామా మరి అంటే మాకు కొంచెం ఇప్పుడు పనుంది అది చూసుకుని కాల్ చేస్తాం మరి నీకు ఆ సరే అన్నా సరే సరే ఓకే అన్నా కాల్ చేస్తా అయితే